పెయింటింగ్ సంబంధించిన విషయాలు అదే స్కూల్ పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు హై స్కూల్ పిల్లలైతే పెయింటింగ్ నేర్చుకోవటానికి సంబంధించి డ్రాయింగ్ బుక్సు షాపుల్లో దొరుకుతున్నయి షాపులో డ్రాయింగ్ బుక్సు స్కెచ్ బుక్సు ప్రాథమికంగా లైన్ డ్రాయింగు అట్లా ల్యాండ్స్కేపు ల్యాండ్స్కేపు ఇంకొద్దిగా వాళ్ళు డెవలప్ అయితే కొంచెం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ ఫిగర్ వర్కు ఫిగర్ వర్కు లైన్ డ్రాయింగు తర్వాత పెయింటింగు ఇట్లా ఉంటయి బాగా సీనియరై ఫిగర్సు బొమ్మలు ఏదైనా ఎయగలిగినోళ్ళకైతే ఓల్డ్ మాస్టర్స్ అని బుక్స్ కొన్ని ఉన్నాయి పాతవి పెయింటింగ్ సంబంధించి అట్లాగే పెయింటింగ్ నేర్చుకోండి టీవీ టీ వెంకట్రావు గారు రాసిన బుక్స్ రెండున్నయి పెయింటింగ్ నేర్చుకోండనేది ఒకటి డ్రాయింగ్ నేర్చుకోండనేది ఒకటి రెండు బుక్సు అవి కూడా ప్రాథమంగా నేర్చుకున్నోళ్ళకి కొద్దీ ప్రాక్టీస్ అయిన తర్వాత పెయింటింగ్ చేయటానికి ఆయిల్ పెయింటింగ్ యాక్రిక్ పెయింటింగ్ అట్లాగే ఎనామిల్ పెయింటింగ్ కానీ అట్లా చేయడానికి ఇంకా రెండు మూడు రకాల పద్ధతులు పెయింటింగ్స్లో ఉన్నాయి ఆ బుక్లో చాలా వివరాాలైతే ఉండయి అట్లాగే జస్టిస్ ఆర్ట్ అకాడమీ అని వినుకొండ వారు రెండు బుక్స్ వాళ్ళు కూడా తయారు చేశారు అవి కూడా మంచి ప్రాచుర్యం లైన్ డ్రాయింగ్స్ అన్ని లైన్ డ్రాయింగ్స్ అనమాట అందులో ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి పోట్రెట్స్ ఉన్నాయి మనుషుల బొమ్మలు అట్టా వివిధ ప్రాంతాల్లో ఇతల ఖమ్మం నుంచి ఇంకొక ఆర్టిస్టు బిక్షం బిక్షం అతను ఓ పెద్ద బుక్కు రూపొందించాడు ఇటీవల అందులో కూడా చాలా సమాచారం ఉంది నేర్చుకునేవాళ్ళకి అట్లా మేమైతే సమ్మర్లో డ్రాయింగు ట్యూషన్ క్యాంప్ పెడుతుంటాము సమ్మర్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ని పిల్లకాయలకి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి అంత ముందు ఏమొచ్చో ఎంతవరకవచ్చో ముందు ఒకరోజు వాళ్ళ శాత చేపిచ్చి దాని తర్వాత స్టెప్ ఏంటి అనేది మేము చెప్పటం జరుగుతూ ఉంది అట్లా పిల్లలకి కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం మేము ఇచ్చే ట్రైనింగ్ ఏందంటే ల్యాండ్స్కేప్ లైన్ డ్రాయింగు స్కెచ్చెస్సు తర్వాత పోట్రెటు మనుషుల బొమ్మలు దేవుడు బొమ్మలు ఇట్లాగా చేపిస్తాం అనమాట ఇంకొంచెం డెవలప్ అయితే పెయింటింగ్ కాడికెళ్తే ఫస్ట్ వాటర్ కలర్ చేపిస్తాం తర్వాత యాక్రిక్ కలర్ చేపిస్తాం ఆ తర్వాత ఆయిల్ కలర్సుతో బొమ్మలు వేయటం నేర్పిస్తూ ఉంటామనమాట పిల్లలకి ఇట్లా పెయింటింగ్స్ వల్ల ఉపయోగాలేందంటే ఆర్టిస్ట్గా ఉంటే ఇవాళ చాలా జాబులు అవకాశాలు ఉన్నయి

కొన్ని లక్షల బొమ్మలు గీయ్యాలి ఒక్కో సీరియల్లో ఆర్టిస్ట్ని వాళ్ళు తీసుకుంటారు మంచి జీతాలే ఇస్తారు మంచి శాలరీసే ఉన్నాయి అందులో కూడా అట్లాగా సినిమా ఉంది సినిమా నిర్మాణానికి కూడా ఆర్టిస్ట్లు అవసరం వాళ్ళు ఆర్టిస్ట్లు అనగానే కేవలం పెయింటే కాకుండా ఫోటోగ్రఫీ ఉంది శిల్పకళ ఉంది చిత్రకళ ఉంది ఇట్లా సినీ ఫీల్డ్కి కూడా అవసరమే టీవీ సీరియల్స్కి కూడా ఆర్టిస్ట్లు అవసరం ఒక పబ్లిష్ పబ్లిష్ సంస్థలుంటాయి బుక్స్ పబ్లిష్డ్ చేసేయి ఆ పబ్లిష్ సంస్థలు కూడా ఆర్టిస్ట్లు అవసరం వాళ్ళు రాసిన పుస్తకాలకి పబ్లిష్ చేసే పుస్తకాలకి స్టోరీస్ తగిన బొమ్మలు అట్ట మీద బొమ్మలు ముఖ చిత్రాలు వేయాల్సిన అవసరం ఉంటది ఆర్టిస్టులకి దానిలో కూడా జాబ్స్ వస్తయి ఇట్లా ఒక బట్టల కంపెనీ ఉందంటే ఆ కంపెనీకి కూడా ఆర్టిస్ట్లు అవసరం కొత్త కొత్త డిజైన్లు బట్టల మీద చీరల మీద రూపొందించాలి అట్లా బట్టల కంపెనీకి కూడా ఆర్టిస్ట్లు అవసరం ప్రతీ కంపెనీకి ఆర్టిస్ట్తో పని ఉంటుంది అవసరం ఉంది అందువల్ల ఆర్టిస్ట్గా స్కూల్ పిల్లలు నేర్చుకున్నందువల్ల ఇంకోకటి ఏందంటే స్కూల్ పిల్లలు లలిత కళల్లో సాహిత్యం సంగీతం నుత్యం గానం మిమిక్రీ శిల్పకళ చిత్రకళ ఇవి లలిత కళలుంటారు ఈ లలిత కళల్లో ఏదో దానిలో ప్రవేశం ఉన్నందువల్ల పిల్లలకి ముఖ్యంగా ఆర్టిస్ట్ అయితే ఒక బొమ్మను రూపొందించాలంటే పంచేంద్రియాలు కేంద్రీకరించి తదేక దృష్టితో ఏకాగ్రతో చేస్తేనే ఆ బొమ్మ రూపం పరిపూర్ణంగా పూర్తవుతుంది అంటే చిత్రకారుడికి చిత్రాలేయటం అలవాటు చేసుకుంటే ఏకాగ్రత అలవాటవుతుంది అట్లాగే క్రియేటివిటీ కూడా అంటే ఒక కొత్త పద్ధతులో తొందరగా ఎట్లా చేయ్యాలి అనేది కూడా అలవాటువుద్దనమాట ఈ ఏకాగ్రత ఈ క్రియేటివిటీ ఇవన్నీ చదువులో కూడా వాళ్ళకి ఉపయోగపడి ఉన్నత శిఖరాలకి చేరుకోవడాానికి అవకాశం ఉంటుంది అట్లా ఆర్ట్స్ వల్ల స్కూల్ పిల్లలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవాళ చాలా ఉద్యోగాలు కూడా ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉంది